నమస్కారమండి నేనొక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నానండి అంటే మీకు ఇలా పాలసీల గురించి చెప్పి ఒక పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ని వేద్దాం అనుకుంటున్నానండి అందుకని వచ్చాను తప్పకుండా అండి మా మాములుగా మీ కుటుంబంలో ఎంత మంది ఉంటారండి ఏం లేదండి అంటే ఇది మీ పేరు మీదే కాకుండా మీ వచ్చే తరం అంటే మీ పిల్లల పేరు మీద కూడా వేసుకోవచ్చు అవి వారు పెద్దయిన తర్వాత చదువులకనో లేకపోతే వారి పెళ్ళిళ్ళకనో అలా మీరు ఆ డబ్బులుని జమ చేసుకుని వాడుకోవచ్చు మీ పిలల్ల పేరు మీద కూడా వేసుకోవచ్చండి ఇలాంటి పాలసీలు అనేవి మీ పిల్లల పేరు మీద పాలసీలు అంటేఅండి అవి పదిహేను సంవత్సరాలైనా ఉంటాయండి పదిహేడు సంవత్సరాలు ఉంటాయి ఇరవై సంవత్సరాలు కూడా ఉంటాయండి లాంగ్ టర్మ్ పాలసీలు అంటారండి ఇరవై సంవత్సరాలు అనేవి ఈ లాంగ్ టర్మ్ పాలసీలలో మీకు ఒక పదిహేడు సంవత్సరాలు అలా కట్టాల్సి వస్తుందండి అదేనండి అదే చెప్తున్నాను అదే ఇరవై సంవత్సరాలు కట్టక్కర్లేదండి ఇప్పుడు ఇరవై సంవత్సరాల పాలసీ తీసుకుంటే గనక దాంట్లో మీరు ఒక పదిహేడు సంవత్సరాలు కడితే మిగతా మూడు సంవత్సరాలు ఏంటంటే మీరు కట్టక్కర్లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఆ డబ్బును జమ చేసి మీకు పూర్తి డబ్బులను అందిస్తాదండి అంటే కొంత సమయం పడతదండి అంటే అవన్నీ పూర్తయి కాగితాలన్నీ మనం తిరిగి వాళ్ళకి బాండ్ పేపర్లని అవన్నీ సబ్మిట్ చేయాలండి అటు ఇటుగా ఒక మూడు మూడు నెలల వ్యవధిలో మీకు మీ డబ్బులనేవి వచేస్తాయండి వడ్డీ అంటారా అండి మీరు అదే కట్టే దానిబట్టండి అంటే మీరు కట్టే దాని మీద మూడు శాతం వడ్డీ అనేది వస్తుందండి తప్పకుండా అండి నోట్ చేసుకుంటారా అండి తొమ్మిది తొమ్మిది సున్నా రెండు మూడు అయిదు ఒకటి ఒకటి అరవై ఏడు ఉంటానండి